నేను నా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్రలకు వెళ్ళినపుడు మా అమ్మగారు మొక్కుకున్న మొక్కును తీర్చాను అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుపతి ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం చేయించుతానని మా అమ్మగారు మొక్కుకున్నారు ఆవిడ మొక్కు తీర్చడం కోసం నేను చారిత్ర కలిగిన సాంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఈ అలిపిరి మెట్ల మార్గం గుండా నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని నమస్కరించుకుంటూ సంస్కృతీ సంప్రదాయం ప్రకారం పూజలు చేసుకుంటూ నేను ఈ మెట్ల మార్గం గుండా ఏడుకొండల వెంకటరమణ స్వామిని దర్శించుకున్నాను అదే విధంగా దర్శించుకున్న తర్వాత నేను తిరిగి ఇంటికి రావడం జరిగింది